నేను సేకరించిన మొదటి స్టాంపులు నాణేలు అవి ఈ రోజులో ఎంతవరకు విలువైనవి అంటే నేను స్వేకరించిన మొదటి స్టాంపు పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలో విడుదలైన స్టాంపులు ఈ స్టాంపులు బ్రిటిష్ యొక్ రాజు యొక్క ఆదిక్యత్వాన్ని సూచిస్తుంది నేను ఈ స్టాంపులను నా సేకరణకు ప్రారంభించినాటినుండి పరిగణిస్తున్నాను నేను సేకరించిన మొదటి నాణేలు పద్దెనిమిదవ శతాబ్దం నాటివి ఈ నాణేలు మొదట హైదరాబాదులో నిజామాబాద్ మైసూర్ సుల్తాన్ మరియు ఇతర భారతీయ రాజులచే విడుదల చేయబడ్డాయి ఈ నాణేలు భారతదేశపు చరిత్రలోనే ఒక ముఖ్యమైన కాలాన్ని సూచిస్తుంది నేను సేకరించిన మొదటి రాళ్ళు పంతొమ్మిదవ శతాబ్దం నాటివి ఈ రాళ్ళు భారతదేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చాయి ఈ రాళ్ళు భారతదేశంలోని ఖనిజ సంపదను సూచిస్తుంది ఈరోజు నేను సేకరించిన ఈ స్టాంపులు నాణ్యాలు మరియు రాళ్ళు చాలా విలువైనవి ఈ రో ఈ సేకరణ భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి యొక్క ఒక ముఖ్యమైన చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ సేకరణలో భారతదేశంలోని అత్యంత విలువైన స్టాంపు నాణ్యం మరియు రాయి సేకరణలో ఒకటిగా పరిగణిస్తారు ఈ సేకరణ ప్రత్యేకమైన స్టాంపులు మరియు నాణ్యాలు అయితే పద్దెనిమిది వందల అరవైలో విడుదలైన భారతదేశం యొక్క మొదటి స్టాంపు పద్దెనిమిదవ శతాబ్దం నాటి హైదరాబాద్ నిజాం యొక్క స్వర్ణ నాణెం పంతొమ్మిదొవ శతాబ్దం నాటి మైసూర్ సుల్తాన్ యొక్క వజ్రం నాణెం పంతొమ్మిదొవ శతాబ్దం నాటి భారతదేశంలోని ఒక ఖనిజ భూమి నుండి వచ్చిన ఒక విలువైన రాయి ఈ సేకరణ భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిపై ఒక అద్భుతమైన దృష్టి కోణాన్ని అందిస్తుంది ఇది భారతదేశం యొక్క ఒక ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వంగా పరిగణించబడింది